తినేవారి రుచిని బట్టి తినేవారి రుచిని బట్టి అదే పద్ధతిలో కొన్ని మార్పులు చేస్తాను ఎలా అంటే నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు మా నేను వంటలు బాగా చేస్తాను అని మా మామయ్య నాకు చికెన్ కర్రీ వండమని చెప్తారు నాకు చికెన్ కర్రీ వండటం అయినా తినడమైనా చాలా ఇష్టం నేను చికెన్ కర్రీని కూడా చాలా బాగా చేశాను కాబట్టి మా మామయ్య నన్ను చేయమని చెప్తారు మా మామయ్య బీపీ పేషెంట్ కాబట్టి అతను అతనికి ఉప్పు ఎక్కువ ఉన్న ఆకారం ఎక్కువ ఉన్నా కారం ఎక్కువ ఉన్న మసాలాలు ఎక్కువ ఉన్న అసలకి నచ్చదు తిడతారు కాబట్టి అతనికి నచ్చిన విధంలో అదే చేసే పద్ధతిలోనే కొన్ని మార్పులు తోటి కొన్ని మార్పుల తోటి చేస్తాను ఎలా చేస్తాను అంటే చికెన్ కర్రీ ఫస్ట్ చికెన్ మా మామయ్య తెచ్చిన చికెన్ని

కలుపుకొని పెడతాను మూత పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అందులో కొంచెం కారం పొడి కూడా వేసి కలుపుకొని పక్కన మూత పెట్టేసి కొద్దిసేపు అలానే పెడతాను పోయి పైననే తర్వాత అందులో ఒక పది నిమిషాల తర్వాత అది ఉడకడం కొరకు కొన్ని నీళ్లు పోసి

పొయ్యి పైననే పెట్టి తగిన తగ తర్వాత కిందికి దించేసి మా మామయ్య మా మామయ్యకి మా అత్తయ్యకి వీళ్ళకి మేము అందరం కలిసి తిన్నాము వాళ్లకు పెట్టాను వాళ్లు నన్ను చాలా ప్రోత్సహించారు నాకు ఎలా కావాలి అనుకున్నాను అదే విధంగా చేస్తుంది అని అన్నారు మా మామయ్య కూడా మా మామయ్యకు నేను చేసిన చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం

మా మామ మా మామయ్య నేను వెళ్లిన ఊరికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు చికెన్ తెచ్చి పెట్టడం నాకు వం వండి పెట్టడం అంటే నాకు మా మామయ్యకి వండి పెట్టడం అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా మామయ్య నన్ను లైక్ చేస్తారు కాబట్టి మా ఊరిలో చికెన్ నాటు కోడి చికెన్ అంటే చాలా ఫేమస్ అక్కడ నాటుకోడి ఇలా బయట చాలా దొరుకుతుంది కూర కూడా మనకి కట్ చేసి ఇస్తారు మా మామయ్యకి నేను వండిన చికెన్ కర్రీ అంటే చాలా చాలా చాలా చాలా ఇష్టం నాకు కూడా చికెన్ వండటం అయినా తినడం అయిన చాలా చాలా ఇష్టం నాకు చికెన్ కర్రీ అంటే ఎంతో ఎంతో ఇష్టం